మీ రెస్టారెంట్లో సీ ఫుడ్ ఉంటుందా ఇక్కడ ఏ ఫుడ్ ఏ డిష్ ఫేమస్ అండి మీ దాంట్లో

ఓకే చేపల ఫ్రై కాస్ట్ ఎంత త్రీ ఫిఫ్టీనా సరే మాకొక డిష్ కావాలండి తీసుకురండి

ఓకే